మద్యం సిగరెట్లు వంటి మత్తు పదార్థాల వినియోగం వలన యువతరం నాశనం నాశనానికి దారితీస్తుంది దీన్ని ఆపడానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే ప్రాక్టికల్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి తెలిసేలాగ చేయాలి అంతేకాకుండా వీటి అన్నింటినీ మొదట బ్యాన్ చేసే ప్ర ప్రక్రియ తీసుకు వస్తే బాగుంటుంది ఇన్కమ్ భారతదేశంలో ఇన్కమ్ తగ్గినప్పటికి కూడా వీటి అన్నిటినీ బ్యాన్ చేయగలిగితేనే యువత మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు బ్యాన్ చేసే విధంగా ఈ మధ్యం సిగరేట్ల మత్తు పదార్థాల వినియోగాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది వాటిని బ్యాన్ చేయగలిగితే మనం వాటి యొక్క పనితీరు అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది